నమస్తే సార్ మంచి ఫోన్స్ ఉన్నాయా ఏమేమున్నాయి సార్

ఇంకా మంచి ఫోన్స్ లేవా సార్ నాకు పోకో కావాలి ఎన్ని రోజుల్లో వస్తుంది ఓకే ఓ ఉంటాను సార్ నాకు ఒక టెన్ థౌజండ్ నుంచి ట్వంటీ థౌజండ్ దాకా మరి ఎంతలో వస్తాయి సార్ ఓకే సార్ పర్లేదు సార్ ఓకే సార్ ఒకసారి

ఓకే సార్ సరే తీసుకుందాం సార్

ఓకే ఓకే ఇన్స్టాల్మెంట్

ఈవనింగ్ వస్తాను సార్ థ్యాంక్స్ వెల్కమ్ సార్